ప్రస్తుతం ప్రజలు కోవిడ్ కాలంలో పాటించాల్సిన ఆరోగ్యాలు పాటించడం లేదు తగ్గించేశారు దీనివల్ల ముఖ్యమైన సమస్యలు వస్తున్నాయి వైరల్ మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పెరుగుదల చేతులు సరిగా కడగడం లేదు జనాభా గల ప్రదేశాల్లో తిరగడం లేదు మాస్క్లు వేసుకోవడం లేదు అందువల్ల వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి మహా మార్పులు తిరిగే నియంత్రణ అవ్వడం భవిష్యత్తులో కొత్త వైరస్ వచ్చే అవకాశం ఉంది వ్యాపించే ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అందువలన ప్రజలు ఇబ్బంది పడకుండా మాస్క్లు వేసుకోవలెను రోగం వేగంగా రాదు కోవిడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు వ్యాధుల మధ్య వ్యక్తులను దూరంగా ఉంచాలి వారు కార్యాలయాలు వంటి ప్రదేశాల్లో మనం జాగ్రత్తగా మాస్క్ వేసుకోని మాట్లాడవలెను మహమ్మారులు తిరిగే రోగ ప్రసారం వేగంగా జరుగుతుంది కోవిడ్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు మనకు త్వరగా రావచ్చు ముఖ్యంగా రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది వ్యాయామం మంచి ఆహారం తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల చిన్న ఇన్ఫెక్షన్ గూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది హాస్పిటల్పై మళ్ళీ ఎక్కువగా ఒత్తిడి పెరగడం ఒకేసారి ఎక్కువమంది ఆస్పత్రికి వెళ్ళే అవకాశం ఉంటుంది వైద్యుల సేవలపై ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుంది వ్యక్తిగత ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది కోవిడ్ తరవాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురు అవవచ్చు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తుల సమస్యలు దగ్గు జలుబు జ్వరం రావచ్చు మరింత ప్రభావం చూపించవచ్చు మొత్తం మొత్తంగా కోవిడ్ నియంత్రణ నిభందనలు పూర్తిగా అనుసరించాలి